నాకు ఎలాంటి మొక్కలు పెంచడం ఇష్టమన్నట్లయితే అన్నీ రకాల మొక్కలను పెంచడం ఇష్టము అది పూల చె పూల మొక్కలు పండ్ల మొక్కలు కూరగాయల మొక్కలు అన్నీ మొక్కలు పంచ పెంచడానికి చాలా ఇష్టపడతాను నాకు మొక్కలు పెంచడమంటే చాలా ఇష్టం కాబట్టి అన్నీ రకాల మొక్కలను పెంచడానికి నేను ఎంతగానో ఇష్టపడతాను ముఖ్యంగా కూరగాయల మొక్కలు తీసుకున్నట్లయితే మనం కూరగాయ మొక్కలను పెంచడం ద్వారా ఇప్పుడున్న పరిస్థితిలో ప్రమాదకరమైన ఎరువుల నుంచి తప్పించుకొని మన మన ఎరువులను మనమే వేసి కూరగాయలను పండించడం ద్వారా ఆ కూరగాయలను వండుకొని తినడం ద్వా ద్వారా మన ఆరోగ్యం ఎంతగానో బలపడుతుంది అలాగనే ఆరోగ్యంగా ఉంటాము మరియు పూల మొక్కలను పెంచడం ద్వారా ఎంతగానో ఆసక్తికరంగా ఉంటాము ఎందుకు అన్నట్లయితే పూల మొక్క రంగు రంగుల పూల మొక్కలను చూసినప్పుడు మనసుకి ఎంతగానో ప్రశాంతతనేది కలుగుతుంది కాబట్టి నేను పూల మొక్కలను కూడా పెంచడానికి ఇష్టపడతాను మరియు పండ్ల మొక్కలు మా ఇంటి దగ్గర డ్రాగన్ మొక్క డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఉంది అది ఆ మొక్క మరియు సపోటా చెట్టు కూడా ఉంది జామకాయ చెట్టు కూడా ఉంది కాబట్టి నేను అన్నీ రకాల మొక్కలను పెంచడానికి ఇష్టపడతాను అది పూల మొక్కలవ్వచ్చు పండ్ల మొక్కలవ్వచ్చును